భారతదేశంలో గల ప్రధానమైనటువంటి భాషలలో తెలుగు భాష ఒకటి ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందినటువంటి భాష ఈ ద్రావిడ భాషా కుటుంబానికి చెందినటువంటి భాషలలో తమిళం మలయాళం కన్నడ కూడా ఉన్నాయి తెలుగును ప్రస్తుతం అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలలో మాట్లాడుతున్నారు తెలుగువారు నివసించే ప్రాంతాన్ని కాబట్టి దీన్ని తెలుగునాడు అని కూడా పిలవడం జరుగుతుంది తెలుగు భాష అత్యంత ప్రాచీనమైన భాష దాని ని మనం ముఖ్యంగా మూడు రకాలుగా విభజించి ప్రాచీన మధ్య ఆధునిక ప్రాచీన భాషలు ఉన్న దగ్గర నుంచి ఇప్పటికి కూడా భాష ఎన్నో రకాలుగా మారింది మరీ ముఖ్యంగా రాజు కాలం నాటి నుంచి చూసుకున్నట్లు అయితే తెలుగులోని రాజ్యాలు మన ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజులు చుట్టుపక్కల ఇతర రాజ్యాలను కూడా ఆక్రమించి తమను పరిపాలనను ఎంతో దిగ్విజయంగా చేశారు అటువంటి వాటిలో మనం చెప్పుకోవాల్సింది శ్రీకృష్ణదేవరాయలు ఇతడు ప్రస్తుతం కర్ణాటక ప్రాంతానికి చెందిన వాడు అయినప్పటికీ తెలుగు భాషను అత్యంతంగా గౌరవంగా ఆదరించాడు దానివల్ల కర్ణాటకలో కూడా ఈ భాష అత్యంత ప్రాచుర్యం పొందింది తెలుగు భాష ఇతర భాషలను కూడా చాలా ప్రభావితం చేసింది అని మనం చెప్పవచ్చు దీన్ని చరిత్ర మొత్తం అదే విధంగా సాగింది ఎందుకంటే తెలుగులో కొన్ని పదాలను ఇతర బాషల నుంచి వచ్చాయి అలాగే మన తెలుగు బా భాషా పదాలు కూడా ఇతర భాషల్లోకి వెళ్ళాయి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే సంస్కృతం కొన్ని సంస్కృత పదాలు ఇప్పటికి తెలుగులో ఉన్నాయి రాజా భూషణ్ మరియు పండుగలు ఇలాంటివి సంస్కృతం మూల పదాలు ఈ సంస్కృతం మూల పదాలు నుంచి తెలుగులోకి కొన్ని పదాలు ఈ విధంగానే వచ్చాయి అలాగే కన్నడ భాష తెలుగు భాష చూడ్డానికి రెండు ఒకే రకంగా ఉంటాయి అలాగే చాలా కన్నడ పదాలు ఇక్కడికి మనకు దగ్గర ఉపయోగిస్తూ ఉన్నాం అలాగే మన పదాలను కన్నడలో కూడా ఉపయోగిస్తున్నాము అదేవిధంగా తమిళంలో కూడా మన తెలుగు చాలా ఎక్కువగా విరివిగా వాడుతూ ఉంటారు ఎందుకంటే చాలా కాలం తెలుగు మరి తమిళం కలిసి ఒకే రాష్ట్రంగా ఉన్నాయి అదేవిధంగా మలయాళంలో చాలా పదాలు తెలుగు భాష దగ్గరగా ఉంటాయి ఉదాహరణకి అమ్మ అనే తెలుగు పదాన్ని మలయాళంలో కూడా అమ్మ అయ్యా వంటి పదాలని ఉపయోగిస్తున్నారు అలాగే హిందీ ప్రాకృతి భాషా పదానికి చెందినటువంటి భాష అయినప్పటికీ దానిలోని పదాలు తెలుగులో కూడా వచ్చాయి అలాగే తెలుగులోని పదాలు ఇందులో కూడా వాడడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మహారాజా మరియు మంత్రి సూర్యుడు వంటి తెలుగు పదాలు మనకు హిందీలో కూడా కనబడుతాయి ఈ విధంగా తెలుగు భాష వివిధ రకాలైను భాషలచే ఎంతో ప్రభావితమైంది